హలో చెప్పండి ఓకే ఓకే అమ్మ నువ్వు ఏం చదువుకున్నావో చెప్తావా అంత సీన్ లేదు ఒక నిమిషం అమ్మ నేను కనుకొని చెప్తాను అగ్రికల్చర్ అయితే ఇప్పుడు మీరు ఫా ఫార్మర్ ఫీల్డ్లో అలాగ మొత్తం బాగా జాబ్స్ వస్తాయ్ అమ్మ అగ్రికల్చర్ పర్సెంటేజ్ బాగానే ఉందా అమ్మ నీది పర్సెంటేజ్ అయితే దీంట్లో గవర్నమెంట్ వాళ్లు ఇస్తున్నారు కదమ్మ సచివాలయంలో జాబ్స్ అని చెప్పి అగ్రికల్చర్ మీద అవైతే మీకు బాగా ఉంటాయి అమ్మ ఇంక అంటే దాంట్లో కూడా ఏం ఉండదు అంత పని అన్ని కట్ లేదా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్ని చూసుకోవడమేనంట ఇదైతే మీకు కరెక్ట్గా ఉంటుంది అంటే ఆ జాబ్సు ఇంటర్ సరే సరేనమ్మ నేను చూస్తాను నాకు తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళని కూడా కనుక్కొని చెప్తాను ఓకే అమ్మా